మా పెరట్లో పక్షులను ఆకర్షించడానికి నేను ఈ విధంగా చిట్కాలు వాడతాను మొదటగా పెరట్లో అందం కనిపించాలంటే రకరకాల చెట్లను పెంచాలి ఎలాగా అంటే వాయువు కోసం కొన్ని రకాల చెట్లు పెంచాలి పండ్ల కోసం కొన్ని రకాల చెట్లు పెంచాలి సుగంధం కోసం మరికొన్ని చెట్లు పెంచాలి సుగంధం ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే పక్షులకు సుగంధం వల్ల పక్షులు

వాటికి ఆహారం కోసం అవి రావడానికి ఇష్టపడతాయి వాయువు వాయువు వల్ల కూడా కొన్ని పక్షులు ఉంటాయి అదే ముఖ్యంగా చెట్ల వల్లే ఈ పక్షులు రావడానికి ఇష్టపడతాయి ఈ చె ఈ పెరడు పచ్చదనంగా ఉంటేనే ఈ పచ్చదనం వాటిని ఆకర్షిస్తుంది అలాగే కింద గడ్డి ఒక వరస వరకు పెంచినట్లయితే వాటికి పచ్చదనం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది రకరకాల పండ్ల చెట్లు పెట్టినట్లయితే వాటిని తినడానికి వాటి పిల్లలకు తీసుకెళ్ళడానికి అవి తొందరగా వస్తాయి అలాగే మేము ఈ పక్షులు రావడం కోసం కొన్ని ధాన్యపు గింజలు లేదా విత్తనాలు పప్పు దినుసులు వగైరా వగైరా లాంటివి వాడినట్లయితే బియ్యం గానీ ఇలాంటివి వాడినట్టయితే పక్షులు వాటి పొట్ట కోసం రావడానికి ప్రయత్నిస్తాయి వాటికి నీళ్ళు కూడా పెట్టాలి ఎలా అంటే ఉప్పు నీరు కాకుండా మనం రోజు తరచుగా వాడే నల్ల నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాటికి పెట్టినట్టయితే నీరు కోసం ఆహారం కోసం అవి పక్షులు రావడానికి అనుకూలంగా ఉంటాయి ఇలా ఈ పక్షులు వస్తే మనకు చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది మరియు పచ్చదనం వల్ల ఈ కాలుష్యాలను అరికట్ట అరికట్టవచ్చు పక్షుల వల్ల అనేక లాభాలు ఉంటాయి